ప్రతి గ్రామంలో నృతన నృత్యకారులు ఉండేవాళ్ళు నా చిన్నప్పుడు సాధనా సురులు అనే వ్యక్తులు ఉండేవాళ్ళు వాళ్ళు ఏంటంటే తమ ఆ గ్రామంలో ఏదైనా జాతర కాని పండగలు కానీ లేదంటే ఇంటికి సంబంధించిన శుభకార్యాలు కానీ జరిగినప్పుడు ఆ వ్యక్తులని పిలిపించి వాళ్ళని నృత్యం చేయించేవాళ్ళు వాళ్ళతో యాక్టింగ్ చేయించేవాళ్ళు వాళ్లతో వాళ్ళతో హారికథలు బుర్రకథలు లాంటివి చెప్పించేవాళ్ళు నేటి సమాజంలో ఇలాంటివి మనం చూడలేకపోతున్నాం ఎందుకనగా ఇప్పుడు అలా చేసే చె అంటే చూడడానిక అలాంటి పర్సన్స్ తక్కువగా ఉన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేము అంటే మనము ప్రస్తుత జనరేషన్లో టీవీలకి ఫోన్లకి సెల్ఫోన్లకి అండ్ రేడియోస్కి అలవాటు పడిపోయినాం కాబట్టిక అలాంటి వాటిని చూడాలేకపోతున్నాము నా చిన్నప్పుడు సాధనసుురులు అని నృత్యకారులు వాళ్ళు యాక్టింగ్ చేస్తూ కథలు చెప్తూ ప్ర ప్రజలందరినీ బాగా అట్రాక్టింగ్ చేసేవాళ్ళు మళ్ళీ వీళ్ళు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్తూ వాళ్ళ యొక్క ప్రదర్శన అందరికీ చూపించి ప్రజల యొక్క మంచి అంటే ప్రజల యొక్క ఆనందాన్ని చూసేవాళ్ళు వాళ్ళు కూడా ఎంతో కొంత లాభాన్ని తీసుకునేవారు అంటే ప్రజలు వాళ్ళు తోచినంత అమౌంట్ని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన అంటే నేను నా చిన్నప్పుడు చూసింది ఏంటంటే బ్రహ్మంగారి చరిత్ర మా ఊరిలో చేశారు దానికి వాళ్ళు భూమి లోపలతో ఇ పడుకొని ఆ కాస్ట్యూమ్స్కి వాళ్ళు చేసిన డ్యాన్సింగ్కి యాక్టింగ్కి అట్లా నేను చూసిననమాట సర్కస్ చేసే వాళ్ళు వస్తారు కదా అలాంటి వాళ్ళని నేను చూసాను సో కొంచెం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని అనుకుంటాను ప్రస్తుతం అలాంటిది మనకు ఎగ్జిబిషన్లో తప్ప ఇక్కడెక్కడ కనిపించట్లేదు అది కూడా రేర్గా కొన్ని కొన్ని ప్లేస్లలో మాత్రమే ఒకప్పుడు గ్రామాలల్లో ఏదన్న పండగ కానీ జాతర కానీ జరిగినప్పుడు ఈ నృత్యకారులు తమ నృత్యాన్ని వాళ్ళ యొక్క యాక్టింగ్ని అందరికీ చూపించి ప్రజలల్లో ఎంతో ఆనందం వ్యక్తం చేసుకునేవారు కానీ ప్రస్తుతం ఇలాంటి వాళ్ళకు శిక్షణ కూడా లేదు వాళ్లకు ఎందుకనగా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చేసినా కూడా ప్రజలల్లో హేలననే ఉంది ఎందుకంటే అంతకుమించి జనరేషన్ ఉన్న అంటే ఇప్పటి ప్రస్తుతంలో ఫోన్స్ వీటికి కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టిక నాన్చురల్ని మనం మిస్ అయితున్నామని నా ఫీలింగ్ వాళ్ళు ఎంతో కష్టపడి కొంతమందికి శిక్షణ ఇచ్చి ఒక్కొక్క విలేజ్ తిరుగుతూ వాళ్ళ యొక్క నృత్యాన్ని కానీ డ్యాన్సింగ్ అదేమంటారు యాక్టింగ్ని కానీ వాళ్ళు చెప్పే స్టోరీస్ హరికథ బుర్రకథ లాంటివి కానీ ఎంతో ప్రాచుర్ణన పొందినాయి అంటే ఎంతో ప్రాధాన్య కలిగిన పాత్రలు ఉన్న వ్యక్తులను ఎగ్జాంపుల్ రావణాసుల్లాగా రామాయణం చేసినప్పుడు రావణాసుని గెటపు వేయడము లేదంటే ఇది ఉంటుంది కదా ఎగ్జాంపుల్ మన రామారావు చేసిన కొన్ని సీన్స్ అవి కూడా అలాగే అనుకోవచ్చు ఎందుకంటే మహాభారతం రామాయణం ఇవి కర్ణుడు వాళ్ళ వాళ్ళ గెటప్స్ని వీళ్ళ ఎక్ అంటే వీళ్ళు చేసి వాళ్ళలాగా మనక్కూడా ఇలాంటి పర్సన్స్ విలేజ్లలో చేస్తుంటే కొన్ని కొన్ని స్టోరీల ద్వారా హిస్టరీ మొత్తం మనకు అర్థమయ్యేలా చేసేవాళ్ళు అంటే ప్రస్తుతం ఒక బుక్ చదువుతనో లేదంటే ఏదైనా వెబ్సైట్ చూస్తనో తప్ప మనకి ఏది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాకపోయది ఏది అర్థం కాదు కానీ అప్పట్లో కొన్ని సీన్స్ చూస్తేనే అర్థమైపోయేది అలా ఉండేది ఎక్కడంటే కళాకారుల యొక్క ప్రాణ ప్రాముఖ్యత అంత ఎక్కువగా ఉండేది వాళ్ళు ఆ కాస్ట్యూమ్ వేసుకోవడం వల్ల ఈ పర్సన్ ఇలా ఉంటారు అని ఎగ్జాక్ట్లీగా మనం ఐడియా చేసుకునేటట్టు ఉండేది ప్రస్తుతం నడుస్తున్న ఈ కాలంలో అలాంటి వ్యక్తులకు ఇంపార్టెంట్ లేదు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనైతే మనసు పూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళని కూడా శిక్షణ పెట్టి వాళ్ళకు కూడా మంచి వాళ్ళ వాళ్ళ కూడా మంచి అంటే గుడ్ థింక్ని గుడ్ నేచర్ని అందించాలనైతే కోరుకుంటున్నాను